హలో ఆటో అన్న ఇది నాకు ఒక అతను మీ నంబర్ ఇచ్చిండు ఆటో కావాలన్న మాది లొకేషను అమ్రాబాద్ తెలుసా అన్న ఓపెన్ క్యాస్ట్ దగ్గర అన్న మాది అంబేద్కర్ కాలనీ అక్కడ ఏంది అంటే మీరు ఫస్ట్ మీరు ఎక్కడ నుంచి వెళ్ళి అలా వస్తున్నారు ఇప్పుడు అయితే మీరు అక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది కదన్న ఆ పైన ఇప్పుడు బ్రిడ్జ్ ఉంటుంది కదా ఇప్పుడు కొత్తగా బ్రిడ్జ్ కట్టిర్రు ఆ బ్రిడ్జికు పై నుంచి వెళ్ళి అమ్రాబాద్ వచ్చేయచ్చు మంచిర్యాల నుంచి వెళ్ళి అయితే బీదర్ నుంచి వెళ్ళి వస్తే లెవెన్ కిలోమీటర్స్ వస్తాయి అన్న షార్ట్కట్ అయితే అరౌండ్ సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది అన్న మీ నంబరు మాకు తెలిసిన ఆటో ఆటో అంకుల్ ఉన్నాడు అతను ఇచ్చిండు కానీ ఆయన ఆయననే పిలుచుకుందామని అనుకున్నాము కానీ కొంచెం ఆయన ఏదో బిజీగా ఉన్నాడట ఎంత అన్న ఫైర్ ఫెయిర్ ఎంత మేము చెన్నూరు వరకు వెళ్ళాలి ఆరుగురు అన్న థౌసండ్ అంటే కొంచెం ఎక్కువ అన్న మన అంకుల్ కదా చెప్పింది అవును అన్న చూడాలి కానీ ఇగ మీరు కూడా చూడాలి ఎందుకంటే ఇప్పుడు ఇక సరే చెన్నూరు వరకు అంటే కొంచెం లోపలకి పోవాలన్న ఒక టూ త్రీ కిలోమీటర్స్ లేదన్న అంగిరాజుపల్లి అటు సైడ్ అదే అన్న అదే అదే ఓకే అన్న మరి ఎయిట్ హండ్రెడ్కు వస్తావు కదా అన్న ఎన్నింటి వరకు వస్తావు లెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఓకే అన్న థ్యాంక్ యూ మరి ఉంటాను అన్న రైట్